నేను జీవితంలో ఎదురుకునే కొన్ని అతి పెద్ద సవ్వాళ్లు ఏంటంటే కొంచెం అనారోగ్య పరిస్థితులు నాకు ఒక్కొక్క టైంలో హెల్త్ బాగలేనప్పుడు నాకు బ్లడ్ ఇష్యూ అయింది అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగా ఇంక అప్పుడు నుంచి హెల్త్ అనేది బాగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది చిన్న పని చేసినా కూడా బాగా ఆయాసం రావడం అలా అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా పనులు చేయలేను నాది నాకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది కానీ ఈ మధ్య నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కావచ్చు జ్యూసెస్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఆయాసము అనారోగ్యం అనేది నాకు కొంచెం తగ్గింది నేను మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఎక్కువగా సంతోషంగా ఉండడం ద్వారా కూడా నేను వాటిని అధిగమించగలుగుతున్నాను కాబట్టి మన అనారోగ్యం అనేది మనమే కాపాడుకోవాలి మనకు ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు మన ఆరోగ్యానికి మనమే ఇదిగా ఉండాలి కాబట్టి మన మన ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని మన కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతాం కాబట్టి ముందు మనకు అది చాలా ఇంపార్టెంటు మనం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే అందరూ బాగుంటారు మన ఫ్యామిలీలో కూడా కాబట్టి నేను దాన్ని అధిగమించడానికి చాలా ప్రయత్నాలు చేశాను అధిగమించగలిగాను కూడా